చుట్టు ప్రక్కలో ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అంటే మనకి చుట్టూ ప్రక్కల ఉన్న చెత్తను బయట తీసి పార వేయాలి చెట్లను పెంచి శుభ్రమైన వాతావరణం లేకపోతే స్వచ్ఛమైన గాలిలో వాటిని నాటి వాటిని పెంచడానికి త్వరపడాలి అలాగే ఎక్కడైతే దోమలు వ్యాపిస్తున్నాయి ఆ ప్రదేశంలో మనం మందులాంటివి వేస్తు అవి వ్యాపించకుండా లేకపోతే గుడ్లు పెట్టకుండా మనం చూడవచ్చు ఎక్కడైతే చెత్తగా అనిపిస్తుందో ఆ ప్రదేశాన్ని చాలా నీటుగా ఉంచుకొని అక్కడ తగిన విధంగా మనం పరిశుభ్రత పాటిస్తూ మన చుట్టుపక్కల దరి చేరవు రోగాలు దీని ద్వారా మన చుట్టుపక్కల రోగాలు అనేవి పరిశుభ్రంగా ఉంచుకొని కాపాడుకోవచ్చు